బైక్ నిర్వహణ చాలా ముఖ్యం దాని పనితీరు మరియు స్థితిని మెరుగుపరిచేందుకు మీరు చెప్పినట్లుగా బైక్ రంగు మరియు శరీరంపై మెరుపు కూడా ముఖ్యమైన అంశం కొన్ని ముఖ్యమైన బైక్ నిర్వాహణ సూచనలపై కొన్ని ధూళి మరియు మురికి తొలగించడం సజావుగా ఆయిల్ చేయించడం రంగు మరియు మెరుపు చేయ్ చేయించడం తనిఖీ చేయించడం సీజనల్ మెయింటెనెన్స్ చేయడం ఇలా బైక్ను తరచూ శుభ్రంగా మనం చాలా ముఖ్యంగా చూసుకోవాలి మీ బైక్ను ఎలాంటి వాషింగ్ లిక్విడ్ లేదా బైక్ క్లీనర్తో శుభ్రం చేయండి మరియు లేదా ధూళి కూడా పెట్డినప్పుడు ప్యాంట్లు చట్రాలు గేర్స్కి హానికరం అవుతాయి సైకిల్ యొక్క చెైన్ మరియు గియర్ బ్రేక్లైన్లు వంటి భాగాలకు నిరంతరం ఆయిల్ చేయడం అవసరం అన అలాగున అలాగే బైక్కి కూడా ఆయిల్ వేయించడం చాలా అవసరం ఇవి సజావుగా పని చేస్తే మీరు ఎక్కువ సేపు ప్రయాణించవచ్చు ప్రయాణం చేసే ముందు బ్రేక్స్ వైరింగు పెట్రోల్ ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ చూసుకోవడం చాలా ముఖ్యం అలాగే బైక్ మీది ఒక రంగు మెరుపు మరియు అందించడానికి ప్రత్యేకమైన బైక్ పాలిష్ లేదా మైనపు పదార్థాలు ఉపయోగించవచ్చు ఇవి బైక్ను మెరిసేలా చేస్తాయి అలానే మరియు దానిని రంగుని కూడా శోభించేస్తుంది మరింత రక్షణ కోసం ఒక అద్భుతమైన క్లే బార్ టెక్నిక్ ఉపయోగించి బైక్ యొక్క శరీరంపై ఉన్న చిన్న మురికి లేదా దెబ్బలను కూడా తొలగించవచ్చు అలానే బైక్ యొక్క తనిఖీ యొక్క టైర్లు బైక్ని తనిఖీ చేస్తే మనం టైళ్ళను బ్రేక్లను హ్యాండిల్స్ను చేన్ మరియు సీట్లు తనిఖీ చేయడం వీటి నిర్వహణను నిరంతరం చూసుకుంటే మీరు రైడింగ్ సమయంలో మరింత సురక్షితంగా ఉండవచ్చు మన సీజనల్గా చూసుకుంటూ ఉంటే ప్రతీ సీజన్లో బైక్ను ఒకసారి పెద్దగా తనిఖీ చేయండి వర్షపు కాలంలో బైక్ కత్తెరలు చైన్ హబ్స్లాంటి బాగా ఎక్కువగా తడిచి ఉండవచ్చు బైక్ని ప్రయాణించే ముందు ముందుగా బైక్ యొక్క ది ద్విచక్రాలు దానిలో ఉండే ఆ ద్విచక్రంలో ఉండే ప్రెజర్ గాలి అలానే బైక్ వైరింగ్లు గేర్ హ్యాండిల్ లైట్స్ ఇవన్నీ చెక్ చేసుకుని చేన్ యొక్క భాగాన్ని ఎక్స్లేటర్ ఒక వైర్ని యొక్క చెక్ చేసుకొని దీని చ ముందుగా మనం బైక్ నడపాలి బైక్ నడిపే ముందు మనం ఆ బైక్ మీద ఒక ఆ బైక్ యొక్క శరీరంపై ఉన్న రంగు స్టీల్ యొక్క స్టీల్ ఒక వస్తువును అన్నిటిని ఒక దుమ్ముని ధూళిని శుభ్రం చేసి మంచిగా మనం మనం ఒక మనం ఒక మంచిగా ఈ బైక్ని శుభ్రపరచుకోవాలి బైక్ని నడిపే ముందు బైక్ని చాలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన బైక్ మా చక్కని ఒక పనితీరు మరియు స్థితిని మెరుగుపరిచేందుకు మనం చూసుకోవచ్చు బైక్ నడిపే ముందు ఆ బైక్ని బైక్ మీదున్న యొక్క ధూళి దుమ్ము మురికి తొలగించాలి అలానే ఆ బండి మీదున్న ఆయిల్ గేర్ హ్యాండిల్ బ్రేక్స్ వైడ్స్ అన్ని సీట్ ఒక భాగాలు చెక్ చేసుకొని మంచిగా సరిచేసుకొని మనం ఆ బైక్ని ముందుకి నడపాలి